చదవడం అంటే నాకు చాలా ఇష్టం నేను డైలీ న్యూస్ పేపర్ గిట్లా లేకపోతే ఎక్స్లోని పోస్టులు చాలా చదువుతాను ఎందుకంటే చదవడం వల్ల మనం తెలియనివి తెలుసుకుంటాం కొత్తవి సొసైటీలో ఏమి జరుగుతుంది న్యూస్ డైలీ న్యూ ప్రతిరోజు వార్తలు చదవడం నాకు చాలా బాగా అనిపిస్తుంది అన్నట్టు మరియు చదవడం వల్ల మనం చాలా చురుకుగా పనిచేస్తాం చదవడం నా జీవితంలో ఒక భాగం అయిపోయింది డైలీ కాలేజీకి వెళ్ళినప్పుడు అక్కడ చెప్పే మేడమ్లు చాలా బాగా చెప్పడం మరియు వచ్చిన తర్వాత కొత్త కొత్త బుక్కులు చదవడం ఇలా నేను చేస్తు ఉంటాను సో ఇలా చదవడం ద్వారా నన్ను నేను వృద్ధి చేసుకుంటాను భవిష్యత్తులో నాకు ఏమి ఏం అవసరం నేను ఇలా ఉండాలి ఎలా పనిచేయాలి ఎక్కడ ఎలా ఉండాలి అనేది తెలుస్తుంది